బయట కొనే శీతల పానీయాల కంటే జ్యూసుల కంటే ఇంట్లో చేసుకొనే జ్యూసులు పరిశుభ్రంగా పండ్లు కొనుక్కొని వచ్చి అవి శుభ్రంగా కడిగి మనం ఇంట్లో తయారు చేసుకొనే పానీయాలు ఆరోగ్యానికి ఎంతైన అవసరము ఆరోగ్యము గూడా ఉంటుంది కాబట్టి డా బయట జ్యూసులు త్రాగకుండా మనం ఇంట్లోనే చేసుకునేదే మంచిగా ఉంటుంది